నమస్తే అమ్మ ఎవరు మీరు జాషువా వాళ్ళ ఫాదరేనా

మీతో మాట్లాడాలని పిలిపించాము మీ అబ్బాయి గురించి

మీ అబ్బాయిని మీరు అసలు సరిగ్గా పట్టించుకోవట్లేదు మీ ఇంటి దగ్గర చూస్తున్నారా మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడు ఏంటి అనేది స్కూల్కి సరిగ్గా రావటంలేదమ్మా ఎందుకని రావట్లేదో తెలియట్లేదు వచ్చినా చదవడు ఎం సరిగ్గా డ్రెస్సింగ్ సరిగ్గా చేసుకోడు షూ వేసుకుని రాడు యూనిఫార్మ్ వేసుకునిరాడు ఏం వేసుకునిరాడు ఇలా అయితే ఎలాగా ఇంట్లో మీరు బాధ్యత తీసుకోవాలి కదా చూడాలి కదా పిల్లలు స్కూల్కి వెళ్తున్నాడా లేదా అనేది ఒకసారి మీరు పట్టించుకోవలి కదా అసలు పట్టించుకోరా మీరు మార్కులు చూసారా మీరు మేం ప్రోగ్రెస్ కార్డు పంపించాము చూసారా సైన్ చేసి మీరేనా సైన్ చేసింది ప్రోగ్రెస్ కార్డు పంపించి మీతో సైన్ చేయించుకురమ్మన్నాను తనేమో చేయించుకొచ్చాడు కానీ అదేంటి అసలు మార్కులు ఏమి సరిగ్గా రాలేదు అసలు అన్ని ఫెయిల్ అయిపోయాడు అవి ఇవి అన్ని విషయాలు గురించి మాట్లాడుదామ మాట్లాడదామనే రమ్మన్నాను అలాగైతే ఎలాగా మరి మాకు మేము బాగా శ్రద్ధ తీసుకోవాలి కదా ఇలా అయితే ఎలాగా టీసీ ఇచ్చేస్తాము ఎందుకంటే మాకు స్కూల్కి కూడా చెడ్డపేరు వస్తుంది కదా చదవకపోతేను అల్లరి అల్లరిగా ఉంటున్నాడు కొట్లాట్లు గొడవలు ఇవే అసలు చదవడం లేదు వస్తాడు కాసేపు ఒక అవరు కూర్చుంటాడు మళ్ళీ ఒక అవర్లో బయటికి వెళ్ళిపోతాడు ఇలా అయితే కుదరదు కదా నేను మళ్ళీ మేము కొట్టామనుకో టీచర్స్ కొట్టేస్తున్నారు పిల్లల్ని అని మళ్ళీ అదొక గొడవ చేస్తారు మీరు ఇంటి దగ్గర శ్రద్ధ చూపి చూపిస్తే అలా బాగుంటారు మీరేం శ్రద్ధ చూపించకపోతే ఎలాగా మేము చెప్పకుండా ఎలా ఉంటామమ్మ స్కూల్లోను చెప్తాం కదా స్కూల్లో చెప్పకుండా ఎలా ఉంటాము మా పనే అది కదా పిల్లల్ని చూడ్డం మీరు ఏ ఏం చేస్తున్నారు జాబ్ చేస్తున్నారా చదువుకున్నారా మీరు మరి చదువుకున్నప్పుడు పిల్లలు హోంవర్క్ చేసారా లేదా ఏం చదివారు ప్రోగ్రామ్స్ కార్డ్ ఇచ్చారా లేదా ఇవన్నీ తెలుసుకోవాలి కదా మీరు మరి అవన్నీ తెలుసుకుంటున్నారా అలా కాదమ్మా ఈసారి నుంచి అయినా ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా పబ్లిక్ ఎగ్జామ్స్ ఈసారి అయినా శ్రద్ధగా చూసి శ్రద్ధగా పంపించండి రోజు స్కూల్ పంపించడం చదువుతున్నాడా లేదా అనేది చూడండి నీట్గా తయారుచేసి పంపించండి అసలు నీట్గా అసలు రాడు ఎప్పుడునూ చదివించండి కూర్చొపెట్టండి ఎగ్జామ్స్కి చదివించండి బాగాను మంచిగాను మీరు ఏం చేస్తారంటే వారానికి నెలకి ఒకసారి వచ్చి మా పిల్లాడు ఎలా చదువుతున్నాడా లేదా ఏంటి అన్ని వివరాలు తెలుసుకుంటు ఉంటే తనకీ భయం ఉంటుంది అమ్మో మా నాన్న వస్తారు మా అమ్మ వస్తుంది మమ్మల్ని ప్రిన్సిపాల్ని అడుగుతాడు అని వాళ్ళకీ భయముంటుంది మీరు రాకపోతే వాళ్ళు అలాగే అబద్ధాలు చెప్తూ ఉంటారు మీరు శ్రద్ధ పెడతూ ఉంటే వాళ్ళు మామూలుగా భయపడతూ ఉంటారు కాబట్టి కొంచెం మీరు శ్రద్ధ పెట్టండి ఓకే అమ్మ ఉంటాను